ముందుగా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే పాత్రలు తోమే ప్రక్రియను వివరించడం ఎట్లా అంటే పా పాత్రలు ఎట్లా తోముతారంటే ఇప్పుడు మనము సప్పొజ్ ఇంట్లో అందరం ఉంటాం అందరూ తింటారు వండిన వంట అందరు తింటారు తిన్నప్పుడు ఆ వీటి గిన్నెలనేటివి జిడ్డుగా ఉంటాయి తిన్న ప్లేట్లు పొయ్యి మనం ఒక డిష్లో వేస్తాం ఆ డిష్లో కడగాలి మొత్తం అంటే వాష్ ఒక మనము ఒక ఏదన్న ఏదన్న సబ్బుతోటి అయినా లేకపోతే ఇంకేమైనా కొత్త కొత్త ఇంకా వేరే సబ్బులతోటి అయినా తోమోచ్చు లేదంటే మనం ఇప్పుడు సప్పొజ్ మీరు పాతకాలం తీసుకొని పాత కాలంలో ఏమవుతదంటే అప్పుడు అప్పుడు తోమడానికి మనకు సబ్బులు అలాంటివి ఏమీ లేకుండే కాబట్టి వాళ్ళు అప్పుడు మట్టితోను లేకపోతే బొగ్గుతోను లేదంటే వివిధ రకాల వాటిని వాడేవారు కానీ ఇప్పుడు అవి ప్రక్రియలను సామాను ఇప్పుడు పాత్ర ఇప్పుడు మనం తిన్న పాత్రలను జిడ్డు ఉన్న పాత్రలను తోమడానికి కొత్త కొత్త ప్రకామా కొత్త కొత్త రకాలైన సబ్బులు ఏర్పడ్డాయి ఇప్పుడు సపోజ్ మనము విమ్కాని లేకపోతే ఇంకా నార్మల్ సబ్బులు కాని వేరే వేరే చాలా సబ్బులు ఇలా రావడం జరిగింది ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మనము ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు బాగా చాయ్ తాగుతాం చాయ్ తాగినప్పుడు ఆ గిన్నె అనేటిది ఏమంటారు వాడివి ఎండిపోతది అంటే జిడ్డుగా అవుతుంది దాన్ని మనము గ దాన్ని జిడ్డు తొలగించడానికి మనం ఏం చేస్తాము సబ్బులు వాడతాం సబ్బులల్లో మంచి సబ్బుని ఎంచుకొని దానికంటూ ఒక ఒక ఒక బా ఒక ఏమంటారు తోమడానికి ఒకటి ఉంటుంది దాన్నంటు ఒకటి యూస్ చేస్కొని ఆ పాత్రలను కడుగుతాము మనము చాలామంది ఇళ్ళల్లో ఏం చేస్తారంటే తిన్న వస్తువులన్నీ ఒక దగ్గర చేర్చి వాటిని తీసు వాటి వాటిని తీసుకెళ్ళి ఒక బాత్రూంలో కాని లేకపోతే వివిధ పరిసరాలలో తీసుకెళ్ళి వాటిని కొద్దిసేపు నానబెట్టి నానబెడితే నానబెట్టడం ఏమవుతుంది అంటే నానబెట్టడం వల్ల వాటికున్న జిడ్డు అనేది కొంచెం తొందరగా వెళ్ళిపోతుంది అని అందరు భావిస్తారు అట్లా అనుకొని వాటిని కొద్దిసేపు నానబెట్టి నానబెట్టిన తర్వాత మళ్ళీ వాటిని తీసుకొని అంటే వాళ్ళకు ఏదైతే ఏ సబ్బైతే ఏ ఆ ప్రక్రియలో ఏమంటారు ఆ వంట వంటపాత్రలకు ఆ జిడ్డు అనేది పోతుందో అట్లాంటి సబ్బులు మాత్రమే తీసుకుంటారు ఎందుకంటే అవన్నీ మంచిగా నీ క్లీన్గా కావాలి కదా మనకు ఆ క్లిన్ అయితేనే మంచిగా అందుకని కొత్త కొత్త సబ్బులు మన విమ్ విమ్ కాని లేకపోతే త్రిబుల్ ఎక్స్ కాని లేకపోతే రిన్ కాని ఎదో సంథింగ్ సంథింగ్ ఏదైనా సబ్బులు ఏ సబ్బైన తీసుకొని వాళ్ళు దాన్ని తీసుకొని వాడుతారు మనము ఇప్పుడు ఏంటంటే మన ఇళ్ళల్లో మన ఇళ్ళల్లో ఇప్పుడు చాలామంది ఇప్పుడు చాలామంది ఉంటారు ఇళ్ళల్లో ఇప్పుడు బిగ్ ఫ్యామిలీ అంటే పెద్ద ఫ్యామిలీలు ఉంటాయి చిన్న ఫ్యామిలీలు ఉంటాయి అన్ని ఫ్యామిలీల్లో పాత్రలు అనేటివి సహజం కానీ వాటిని ఎట్లా ఆ తోమే ప్రక్రియ ఎట్లుంటుంది అంటే ముందుగా వాటర్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఒక బకెట్లకు వాటర్ తీసుకొని ఆ ఉన్న సామాను ఆ పాత్రలన్నిటిని ఒక ఒక టబ్లో వేసుకొని ఆ టబ్లో కొద్దిసేపు వాటర్లో ముంచి తర్వాత కొద్ది సేపటికి మెల్లగా ఆగి వాటిని ఒక ఒక ప్లేస్కి తీసుకెళ్ళి మొత్తం అంత క్లీన్ చేయమంటే ఏం తోడు వాటిని క్లీన్ చేస్తారంటే ఒక మన మునుపటి కాలం వె వెళ్తేనేమో బొగ్గును లేకపోతే అక్కడ ఇటుక ఇటుక ఇటుకతోని లేదంటే ఆ ఇసుకతోని లేదంటే వివిధ రకాల వాటితోటి వాటిని వాళ్ళు దాటిని క్లిన్ చేయడం జరుగుతుంది కానీ ఇప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు అంటే జనరే మన జనరేషన్ అనేది మారింది జనరేషన్ మారడం వల్ల కొత్త కొత్త రకాల మైన కొత్త కొత్త రకాలు అనేటివి సబ్బులు ఏర్పడ్డాయి వాటిని ఇప్పుడున్న ప్రజలు వినియోగించబడుతుంది అప్పుడు మనకు ఏమవుతుంది అంటే వాటిని ఇప్పుడు కొత్త రకం కొత్త కొత్త కొత్త రకం కాబట్టి తొందరగా తొందరగా న తొందరగా జిడ్డు అనేది తొలగిపోతుంది మనము సబ్బును చూసుకున్నట్లయితే ప్రతి ఇళ్ళల్లో ఇప్పుడు చాయ్ చాయ్ పెట్టడం కాని లేదంటే ఒక గుడ్డు కూర చేయడం కాని లేదంటే వివిధ రకమైన కూరలు చేస్తారు చేసినప్పుడు ఏమవుతదంటే అవి వండినప్పుడు కొంచెం మాడిపోయినప్పుడు మాడిపోతాది మాడిపోవడం వల్ల దానికి జిడ్డు అనేది అంటుకుంటుంది ఇప్పుడు వండినప్పుడు ఇప్పుడు మన ఇంట్లో ఏ రకమైన వంటలు వండిన జిడ్డు అనేది ఉంటుంది ఆ జిడ్డుని ఎట్లా తొలగియాలి అనేది నేనిప్పుడు మీకు చెప్తున్నా అది మనం మనది ఎట్లా అంటే మనము కొత్త సబ్బులను లేదంటే మంచి పాత్రలను ఏవైతే దీని జిడ్డును తొలగిస్తాయో అలాంటి వస్తువులనే మనం తీసుకొని వీటిని క్లీన్ చేయడం జరుగుతుంది మనం ప్ర సపోజ్ మన ఇంట్లో ఏమైనా సరే ఇప్పుడు ఒక మంచిగా వాటర్ తీసుకొని వాటర్ తీసుకున్న తర్వాత ఒక మంచి సబ్బు తీసుకొని దానికంటూ ఒక ఒక రబ్బర్ అనేది దాన్ ఏమంటారు ఒక ఫ్యాబ్రిక్ ది ఒక ఒక బట్ట ఒకటి తీసుకొని దాని తో మనం సా వస్తువులు పాత్రలనేవి కడగడం జరుగుతుంది ఎందుకంటే అప్పుడు అంటే మనకు మనం తెలుసు అది దానివల్ల ఈ సబ్బు వల్ల మనకు క్లీన్ అవుతుందా కాద మనము ఎట్లా చేయాలి దీన్ని ఎట్లా తోమాలి అనేది ఇలా జరగడం జరుగుతుంది మనము దీన్ని దీన్ని ఇట్లా ఈ పాత్రలనేది తోమడం జరుగుతుంది